నా అభిమాన కళాకారులు గాయకులు సంగీత దర్శకులు ఇద్దరు ఉన్నారు గాయకులు ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు అలాగే ఇంకొకరు శ్రీరామ్ ఇతను పాడే పాటలు ఈ మధ్య చాలా ఫెమస్ అవుతున్నాయి చాలా మంచి గాయకులు అలాగే సంగీత దర్శకులు అంటే డీఎస్పీ గారు ఇళయరాజా గారు ఏఆర్ రహమాన్ గారు ఇళయరాజా గారి పాటలు అంటే నాకు చాలా ఇష్టం అందులో చెప్పుకోదగినవి మెలోడీ సాంగ్స్ అతను మెలోడీ సాంగ్స్ రాశారు అంటే అది ఎంతో గొప్ప మీనింగ్ ఉన్న సాంగ్ అవుతుంది చాలా ఫేమస్ కూడా అవుతుంది అదే విధంగా ఏఆర్ రహమాన్ గారి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అంటే నాకు చాలా ఇష్టము అతనికి జాతీయ అవార్డులు కూడా వచ్చాయి అందుకే అతను నాకు అంటే చాలా ఇష్టము